క్రీడాకారులు అందరికి తమ కెరియర్ క్షేమంగా స్థిరంగా ఉండడానికి తగిన జీతం లేదా పారితోషికం అందాలి ఇప్పుడు మనకు ఉన్న జాతీయ ప్రభుత్వం క్రీ క్రీడాకారులకి ఆర్థికంగా సహాయం చేస్తుంది అలాగే మన జాతీయ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మన క్రీడాకారులకు ప్రభుత్వం యొక్క ఉద్యోగాలు అలాంటివి కల్పించాలి అని ప్రజల ఆలోచన ఇలాంటి క్రీడాకారులకు మరి ఎన్నో జాతీయ ప్రభుత్వం కొన్ని కొన్ని పథకాలు తీసుకు రావాలని ప్రజలు ఆలోచిస్తున్నారు అలా చేస్తే మన క్రీడాకారులు మన ప్రజలలో ఇంకా పెరుగుతారు